ట్యాక్సీ డ్రైవర్ ఎక్కడున్నారో అడగండి సంబంధం మీ డ్రైవర్ మిమ్మల్ని తీసుకోవలసిన చోటికి వచ్చారని సందేశం ఇచ్చారు కానీ అతను మీకు కనపడడం లేదు అందుకని కాల్ చేసి ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారో అడగండి మీరు ఖచ్చితంగా అనే చోటుకి అతనికి ఒక గుండగు కొండ గుర్తుగా ద్వారా చెప్పవచ్చు దానిని నేను ఎక్స్ ఎక్స్ కిరాణా దుకాణానికి వద్ద వద్ద నిలబడి ఉన్నాను అని నేను రీసెంట్గానే ఒక ట్యాక్సీ అతన్ని బుక్ చేసాను అతను ఏంటంటే నాకు ఎమర్జెన్సీ ఉంది వెళ్ళడానికి కానీ అతను నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను అతనికి కనిపించలేదు అతనికి నేను చాలా కాల్ చేసిన హరీ బరీగా ఉంది నాకు అక్కడి నుంచి ఆఫీస్ నుంచి చాలా టైట్ చేస్తున్నారు అన్నమాట ఇంకేంటి అంటే అతని వెనకే అతనికి నేను నా లోకేషన్ నేను సో అంటే నేను ఇక్కడ నేను ఇక్కడ ఈ షాప్ అంటే ఈ షాప్ బట్టలు అంటే ఇచ్చా షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాను అని చెప్తున్నాను కానీ అతను ఎగ్జాక్ట్లీగా నన్ను క్యాచ్ చేయలేకపోతున్నాడు ఇంకేంటి అంటే నేను అతని దగ్గర ఇప్పుడు అతను నన్ను క్యాచ్ చేసుకోవాలంటే ఇంకా ఎట్లా ఇంకా ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం అవడంలేదు చాలా హరీ బరీగా ఉంది ఇంకా లేట్ అవుతుంది నాకు ఇంకా నేను ఇప్పుడు ఎట్లా అతనికి ఇది చేయాలి అంటే మీరు ఎక్కడ ఉన్నారు ఎగ్జాక్ట్లీ అని అడుగుతాను దాని తరువాత అతను నాకు సో అండ్ సో ఉన్నారు అని చెప్తే అక్కడి నుంచి నేను ఇక్కడ నా లొకేషన్కి కొంచెం ముంగలికి వచ్చి అతని లొకేషన్కి నేను పికప్ చేసుకుంటాను ఇంకే పికప్ చేసుకుంటాడు నన్ను ఇంకా అలా అలా పికప్ చేసుకుంటే ఇక నా నా వర్క్కి నేను తొందరగా వెళ్ళిపోవచ్చు ఇంకా నేను హరి బరీగా నాకు ఉండదన్నమాట ఇంకా మా ఆఫీస్ నుంచి చాలా వర్క్ అలా అలా మనం ఏదైనా అంటే ఐ మీన్ మనం ఏదైనా ఒక ఎక్కడికైనా వెళుతున్నాము క్యాబ్ బుక్ చేసాము అని అంటే మనం అతనికి ఖచ్చితంగా ఒక ఒక బండ గుర్తుగా ఒక కొండ గుర్తుగా అతని మనలని ఈజీగా ఐడెంటిఫై చేసేటట్లు ఇది చేసుకోవాలి కొంతమందికి ఎమర్జెన్సీ ఉంటుంది కొంతమందికి అక్కడ ఉంటుంది అదే మనం బుక్ చేసిన రైడ్ కనుక మనం క్యాన్సిల్ చేస్తే మనకి జీఎస్టీ పడుతుంది ఇంకా రీసెంట్గా ఏంటంటే ఇక చాలా మంది ఇక బయట హరీ బరిలో ఉంటారు కాబట్టి వాళ్ళు మ్యాగ్జిమం ట్యాక్సీ డ్రైవర్ లేకపోతే కార్ అంటే లేకపోతే బైక్ ర్యాపిడో అలాంటివి బుక్ చేసుకుని వెళుతున్నాము మనమందరం చూసాము కానీ కొంత మంది ఎంత ఎగ్జాక్ట్లీ లొకేషన్ పంపించినా కానీ వాళ్ళు క్యాచ్ చేసుకోలేక పోతారు కొంత మంది అయితే ఎగ్జాక్ట్లీ లొకేషన్ దగ్గర ఉన్నా కానీ ప్రక్కన ఉన్నా కానీ ఐడెంటిఫై చేయలేము అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కొంత మందికి ఎమర్జెన్సీ ఉంటుంది మనం ఏ సిచ్యువేషన్ని అయినా కరెక్ట్గా డీల్ చేసుకొని ముంగలికి వెళితేనే మనకి ఆ సెట్ అవుతుందన్నమాట ఇంకేంటి అంటే మనం అక్కడ వెళ్ళిన అంటే మనం బుక్ చేసిన ట్యాక్సీ డ్రైవర్ని కరెక్ట్గా మనం ఎక్కడున్నామో అది లొకేషన్ చెప్పాలి ఇంకా ఫోన్ చేసి ఫోన్ చేసి టైట్ టైట్ చేయాలి ఇంకా కొంత మంది అయితే అసలు చాలా టైట్ టైట్ చేస్తారు నన్ను ఫోన్ లిఫ్ట్ చేయరు వాళ్ళు ఎమర్జెన్సీకి మన మీ మన లొకేషన్కి క్యాచ్ చేయరు కొంత మనకి కోపం వస్తే ఇక రైడ్ కూడా క్యాన్సిల్ చేసుకుంటాము అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి ఇక మనం అలా మనం క్యాన్సిల్ చేస్తే మనకి జీఎస్టీ పడుతుంది ఇక అట్లా అలా కాకూడదు అంటే మనం ఎక్కడ ఉన్నామో కరెక్ట్గా లొకేషన్ ఇంకా అదంతా చెబితే వాళ్ళు కరెక్ట్గా మనలని క్యాచ్ చేసుకుంటారు ఇంకేంటి అంటే వాళ్ళు మనల్ని క్యాచ్ చేసుకున్నారంటే ఎలా అంటే ఇప్పుడు ఒక సినిమా థియేటర్కి వెళుతున్నాము అనుకో ఇక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎగ్జాంపుల్ ఒక థియేటర్ ప్రక్కన ఉన్నారు దాని ప్రక్కన ఇంకో షాప్ ఉంది షాప్ ప్రక్కన ఇట్లా వెహికిల్స్ అవన్నీ ఉంటాయి చాలా మంది నిలుచుంటారు నాది నా రెడ్ కలర్ డ్రెస్సు ఇట్లాంటివి ఇలాంటివి మనం చాలా కోడ్ అంటే కోడ్స్ అనేటివి చెప్తాము అన్నమాట వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అలాంటివి చెప్తే వాళ్ళు మనం బుక్ చేసిన ట్యాక్సీ డ్రైవరు వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు ఈజీగా క్యాష్ చేస్తారు ఇక కొంత మంది అయితే అసలు హరీ బరీ ఫోన్ చేస్తారు బుక్ చేసుకుంటారు అంతా అయిపోతుంది ఇక వాళ్ళకి లొకేషన్ వాళ్ళ టాక్సీ డ్రైవర్ వాళ్ళు క్యాచ్ చేసుకోకపోతే ఏమంటారు అంటే క్యాన్సిల్ చేద్దాం రైడ్ అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు ఇంకొంత మంది ఎలా ఉంటారు అంటే వాళ్ళని అసలు పట్టించుకోనే పట్టించుకోరు ఫోన్ లిఫ్ట్ చేయరు ఇక ఇతను మాకు కనిపిస్తలేడు అంటే క్యాన్సిల్ చేసేయండి రైడ్ మీరు కనిపిస్తలేరు లేకపోతే మీరు ఎగ్జాక్ట్లీ మాకు లొకేషన్ పంపలేదు అని చెప్పేసి ఏదో మాట్లాడతారు అది మనం ఇక మోస్ట్లీ అయితే ఇప్పుడైతే అన్ని ట్యాక్సీ డ్రైవర్స్ కార్ బైక్స్ ఆటోస్ ఇవన్నీ బుక్ చేసుకొని వెళుతున్నాము ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు చాలా టైట్ అండ్ ప్రెషర్ వర్క్ ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే మనం మ్యాగ్జిమం కార్ ట్యాక్సీ అంటే అలాంటివే బుక్ చేసుకొని వెళుతున్నాము అన్నమాట వాళ్ళకు కూడా మనం పెట్టే ఏదో కరెక్ట్గా లొకేషన్ పెడితే వాళ్ళు మనలని ఈజీగా పికప్ చేసుకుంటారు లేదు అంటే మనం ఫోన్ చేస్తాము వాళ్ళని హరీ బరీ చేస్తాము టైట్ అండ్ ఎక్కడున్నారు మీరు మమ్మల్ని పికప్ చేసుకుంటారా లేదా లేకపోతే క్యాన్సల్ చేస్తాము రైడ్ అన్నట్టుగా ర్యాష్గా మాట్లాడుతాము ఎందుకంటే వాళ్ళు అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే మనం కరెక్ట్గా లొకేషన్ పెట్టకపోతే వాళ్ళు మనలని క్యాచ్ చేసుకోరు ఇక మనం అలా అలా క్యాచ్ చేసుకోకపోతే మనం ఈజీగా వాళ్ళని ఏంటి అంటే సో అండ్ సో లొకేషన్ ఎగ్జాక్ట్లీగా కరెక్ట్గా ఎక్కడున్నామో వాళ్ళకి కొండ గుర్తుగా ఈజీగా చెప్తే ఐడెంటిఫై చేసుకుంటారు ఇక కొంత మంది ఎలా ఉంటారు అంటే నేను ఆ డ్రెస్ వేసుకున్న ఇక్కడ ఉన్న ఈ వెహికల్స్ ఉంటాయి నా ముందర ఈ షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాను ఇంకా ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అని చెప్తారు కదా ఇక రీసెంట్గా నేను అయితే ఒక ట్యాక్సీ అనేది బుక్ చేసాను నాకు అతను కరెక్ట్గా అంటే నా లోకేషన్కి కాకుండా వేరే లొకేషన్కి వెళ్ళిపోయాడు ఇక అక్కడి నుంచి నేను అతన్ని చాలా టైట్ టైట్ చేసాను ఫోన్ చేసి ఎక్కడున్నారు అండి మీరు ఇంకా నన్ను పికప్ చేసుకోలేదు అది ఇది అని మాట్లాడేసాను కానీ అతను నన్ను నేను పెట్టిన లొకేషన్ కరెక్ట్గా పెట్టలేదు కాబట్టి అతను నాకు ఇక నన్ను పికప్ చేసుకోలేడు అదే నేను పెట్టినప్పుడే కరెక్టుగా లొకేషన్ పెట్టి ఉంటే అతను నన్ను క్యాచ్ చేసుకునేవాడు అలా అతనికి మనం ఈ డ్రెస్ ఉన్నాము ఏ లొకేషన్ చెప్పిన అదీ అన్న మేము మనం కరెక్ట్గా వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనలని వాళ్ళు పికప్ చేసుకుంటారు నీకా ఇంకా లేకపోతే ఇప్పుడు మనం మీరు ఎక్కడున్నారు చెప్పండి కాల్ ఖచ్చితంగా లిఫ్ట్ చేయండి మీరు ఎందుకు లిఫ్ట్ చేయట్లే చేయడం లేదు నేను ఇక్కడ ఉన్న నాకు ఎమర్జెన్సీ ఉంది లేకపోతే క్యాన్సల్ చేసుకోండి రైడ్ అనేసి మాట్లాడతాము హార్షుగా మనం కరెక్టుగా లోకేషన్ పెడితే వాళ్ళు మనలని ఈజీగా క్యాచ్ చేసుకుంటారు ఇక కొంత మంది ఎలా ఉంటారు అంటే జస్ట్ ఆట ఆషామాషిగా బుక్ చేసుకొని క్యాన్సిల్ చేస్తారు అంటే కరెక్ట్గా లొకేషన్ దగ్గర పికప్ చేసుకో మీరు రాంగ్గా బుక్ చేసుకున్నానని చెప్పేసి లేకపోతే మీరు నన్ను క్యాచ్ నన్ను పికప్ చేసుకోవట్లేదు నాకు ఇంత ఈ టైంలో ఉంది ఈ టైం వరకు మీరు ఆల్రెడీ వచ్చేసి వచ్చేసి ఉండాలే కానీ ఇంకా ఎంత టైం తీసుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్తారు ట్రాఫిక్లో ఉన్నాము అండి ఏదో చెప్పినా మనం నమ్మం ఎందుకంటే మనకి ఎమర్జెన్సీ ఉంటుంది వాళ్ళు ఎంత చెప్పినా మనం పట్టించుకోము అన్నమాట మనకి ఎమర్జెన్సీ ఒక్కటే రీచ్ అవ్వాలి తొందరగా అంతే మనం బుక్ చేసినది ఇంకా రాలేదు అంటే క్యాన్సల్ రైడ్ చేసి వేరేది పెట్టుకుంటాము అలాంటివి జరుగుతాయి అన్నమాట ఇంకేంటి అంటే ఇక మనం చుట్టుప్రక్కల చూస్తూనే ఉంటాము కొంత మంది ఇక అటు ఇటు బుక్ చేయా అటు ఇటు బుక్ చేస్తారు ఇక బుకింగ్ కూడా కరెక్ట్గా అవుతుందా అవుతుంది కానీ లొకేషన్స్ కరెక్ట్గా పెట్టుకోము మనకి లొకేషన్స్ వాళ్ళు అన్నీ కరెక్ట్గా షేర్ చేయడం అవి తెలియదు కాబట్టి ఏదో ఒకటి పెట్టేస్తాం ఆ లొకేషన్స్ కూడా మనం కరెక్ట్గా చేసినాము అంటే అవన్నీ ఈజీగా ఐడెంటిఫై చేసేస్తాయి అన్నమాట మన లొకేషన్ మనం ఎక్కడ పెట్టిన ఏంటీ సో అండ్ సో షాప్ ముందర ఉన్నాము అని చెప్పేసి దాని ప్రక్కన ఇట్లా షాప్స్ ఉంటాయి ప్రక్కన పానీ పూరి బండిస్ ఉంటాయి ఇట్లా కిరాణా షాప్స్ ఉంటాయి ఇట్లా షాపింగ్ మాల్స్ ఉంటాయి అది ఇది అని ఒక ఖచ్చితంగా మనం ఒక వాళ్ళు మనలని మన లొకేషన్ దగ్గర ఉన్న మనలని ఐడెంటిఫై చేయలేకపోతారు అందుకని మనం ఇట్లా వాళ్ళకి కొండ గుర్తుగా ఏదో ఒక సో అండ్ సో ఇట్లా చెప్పినాము అనుకో వాళ్ళు ఈజీగా మనలని ఐడెంటిఫై చేసేసుకుంటారు అలా ఐడెంటిఫై చేసుకుంటే ఏమి అవుతుందంటే మనం మనకి మనకి ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే మనం తొందరగా రీచ్ అయిపోవచ్చు ఇక కొంత మంది ఉంటారు అసలు ఎంత అంటే బుక్ చేసిన వాళ్ళు కరెక్ట్గా మన లొకేషన్ దగ్గరికి వచ్చిన కానీ ఎంత చెప్పినా పట్టించుకోరు అంటే వాళ్ళు మన అంటే మనం పికప్ చేయ మనం ఆర్డర్ బుక్ చేసిన దాని మీదే కాన్సన్ట్రేట్ చేయరు అన్నమాట ఈ కస్టమర్ ఆట ఆడిస్తున్నాడు కరెక్ట్గా లొకేషన్ చెప్పట్లేదు పెట్టలేదు అది ఇది అని చెప్పేసి హార్ష్గా మాట్లాడతారు ఇక కొంత మంది ఉంటారు అసలు ఎలా అంటే ఎంత చెప్పినా పట్టించుకోరు అన్నమాట ఐ మీన్ ఎలా మాట్లాడతారు అంటే ఏంటండి అప్పటి నుంచి కాల్ చేస్తూనే ఉన్నారు వస్తున్నాము కదండీ అర్థం కాదా మీకు అని చెప్పేసి హార్ష్గా మాట్లాడతారు ఇక కొంత మంది ఏమంటారు పీస్ఫుల్గా మాట్లాడటం వస్తుంది మీరు ఎగ్జాక్ట్లీ లొకేషన్ మీరు ఎక్కడున్నారు ఏ డ్రెస్ వేసుకున్నారు అది కరెక్ట్గా చెప్తే మేము మీ దగ్గర మీ లొకేషన్ దగ్గర వచ్చి పికప్ చేసుకుంటామని మాట్లాడతారు ఇలా పొలైట్గా మాట్లాడితే మనం ఎవరినైనా తొందరగా మనం క్యాచ్ చేసుకోవచ్చు ఇంకేంటి అంటే ఇగ ఇక ఇక కొంత మంది ఉంటారు అంటే ఎలా అంటే ఇప్పుడు మ్యాగ్జిమం బస్సెస్లో వెళ్ళలేము కంఫర్ట్గా ఉండదు ఇక ఆటోలో కంఫర్ట్గా ఉండదు పొల్యూషన్ అదే కార్ బుక్ చేసుకున్నాము ఇంకా క్యాబ్స్ బుక్ చేసుకుంటాము ఇక క్యాబ్స్లో ఎలా ఉంటుంది అంటే

కొన్ని అలా ఉంటాయి కదా అట్లా ఏంటంటే మనం మనం చెప్పడం లొకేషన్ కూడా వాళ్ళకి కరెక్ట్గా చెప్తే ఇక మ్యాగ్జిమం అయితే ముసలోళ్ళకి లేకపోతే ఆఫీసులో కొంచెం ఎంప్లాయిస్ తొందరగా వెళ్ళాలి ఈ హరీ బరీలో అన్నట్టుగా కొంత మంది ఉన్నారు లేకపోతే ఇక కొంత మంది అన్నీ చూసి కూడా లాంగ్ డ్రైవ్కి క్యాబ్స్ బుక్ చేస్తారు లైక్ ఏదైనా ప్లేసెస్కి విజిట్ చేయడానికి అప్పుడు కూడా వాళ్ళని మనం కరెక్ట్గా లొకేషన్ మన అడ్రస్ కరెక్ట్గా చెప్తే మన ఇంటికి వచ్చి మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ లోకేషన్కి వాళ్ళు తీసుకెళతారు ఇక మనమే కరెక్ట్గా అడ్రస్ అది అంతా చెప్పకపోతే ఇక వాళ్ళు ఎలా తీసుకెళతారు మనం ఏదైనా కానీ మనం బుక్ చేసిన ట్యాక్సీ వాళ్ళంటే ఏంటంటే సో అండ్ సో మనం ఎక్కడున్నాము ఏంటీ అని కరెక్ట్గా లొకేషన్ చెప్పాలి అది కూడా చెప్పకపోతే మనం ఇక సరిగ్గా ఏది అవ్వదు అన్నమాట ఇక అలా ఉంటుంది కొంత మంది ఏం చేస్తారు అంటే జస్ట్ ఇక ట్యాక్సీ డ్రైవర్ మీద ఊరికనే అరుస్తుంటారు అన్నమాట ఇంత ఫోన్ చేస్తూనే ఉంటారు వాళ్లకు ఇంకా రాలేదు ఇంకా రాలేదు బుక్ చేసి ఫైవ్ మినిట్స్ కాదు ఇదిగో ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని ఫోన్ చేస్తూనే ఉంటారు ఇక కొంత మంది ఉంటారు ఎంత బుక్ చేసినా ఏయ్ ఎంతసేపు అవుతుందా ఇంత ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి రానీకి ఇంత టైం పడుతుందా అది పడుతుందా అది పడుతుందా అని మాట్లాడతారు అదే మనం కరెక్ట్గా ఏం కరెక్ట్గా లొకేషన్ అది కూడా రావాలి ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి అంటే కొంచెం టైం పడుతుంది మనకు ఆ ఓపిక అనేది ఉండాలి ఆ ఓపిక ఉండదు ఏదేదో మాట్లాడతారా ఆ ఓపిక లేకుండా అట్లనే బిహేవ్ చేస్తే అలానే ఉంటుంది ఇంకెలా ఉంటుంది అంటే ఇక ఎంత చెప్పినా అసలు పట్టించుకోరు అన్నమాట ఇక ర్యాష్గా మాట్లాడుతుంటారు అది ఇది ఏందమ్మా మీకు ఎప్పుడు బుక్ చేసినా ఇంకా రాలేదు అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు మనం ఏది చేసిన కానీ కరెక్ట్గా చేయాలని చెప్పేసి అంటారు ఇంకేంటి అంటే ట్యాక్సీ డ్రైవర్స్ కొంత మంది పొలైట్ వాళ్ళు ఉంటే కొంత మంది మంచివాళ్ళు ఉంటారు కొంతమంది హర్ష్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళతో బిహేవ్ చేయడం మనది కరెక్ట్గా ఉండాలి మన లొకేషన్ కరెక్ట్గా పెట్టినప్పుడు వాళ్ళు పొలైట్గా వాళ్ళు ఆ లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి వచ్చేవరకు మినిమం టైం పడుతుంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చేంత వరకు ఇది ఉండాలి ఇంకా ఏంటంటే కొంత మంది ఎలా మాట్లాడతారంటే వాళ్ళని పట్టించుకోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తరు హార్ష్గా అది చేసినాము ఇది చేసినమని మాట్లాడేస్తారు ఇక దానికి కొంచెం టైం ఉండదన్నమాట అట్లా ఇది కాకుండా ఉంటుంది